మా ప్రాంతంలో ప్రజలు మతపరమైన సెలవులు మరియు ఆచారాలు చాలా బాగా జరుపుకుంటారు దక్కన్ పండుగ చాట్ పేయర్స్ సిప్ ప్లెస్సింగ్స్ క్రిస్మస్ కిడ్స్ తయారు చేయడం లాంటి చాలా బాగా చేస్తూ ఉంటారు పండుగలు చాలా ఆనందంగా కల్ చుట్టుపక్కల అందరితో కలిసి చాలా మంచిగా చేస్తూ ఉంటారు ఆ పండగలకి ఫ్యామిలీతో గడపడం స్కూలుకి సెలవులు పెట్టి బాగా మంచిగా ఉండి హాలిడేస్ ఇస్తారు కాబట్టి అందరు కలిసి పండుగను చాలా ఆనందంగా చే జరుపుకుంటారు పండుగ రోజుల్లో మంచి వంటకాలు తయారు చేయడం పండుగని అంత మంచిగా సెలెబ్రేట్ చేసుకోవడం అందరితో కలిసి గుళ్ళకి కానీ చర్చిలకు వెళ్ళడం కాని చాలా బాగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు పండుగ సెలవుల్లోని వాళ్ళు కొత్త ప్లేసులకు వెళ్ళడం కాని టూరిజం వెళ్ళడం కాని లాంగ్ డ్రైవ్ వెళ్ళడం కాని అందరితో కలిసి ఉంటానికి చాలా మంచిగా ఉంటారు ఉత్త రోజుల్లో సెలవులు ఉండవు కాబట్టి పండుగ రోజుల్లోని చాలా ఆనందంగా పండుగలు సె సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు